మా కుటుంబంలో పండగలు పూజలు వ్రతాలు నోములు అన్ని ఉంటాయి కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు ఇంట్లో అచ్చొచ్చినవి ఏవో ఉంటాయి ఈ మొక్క పెంచొచ్చు ఈ మొక్క పెంచకూడదు ఇది తినొచ్చు ఇది తినకూడదు అనే రకరకాల వింతలు ఉంటాయి అవన్నీ ఆచరిస్తూ ఉంటాం పండుగలు కొన్ని పండుగలు అచ్చొస్తాయి కొన్ని పండుగలు అచ్చిరావు అవి చ చేయకూడనివి చేయకూడదు చే మేము చేసుకునే పండుగలే చేసుకోవాలి వంటకాలు కూడా కలగాయకూరని బూరెలని దద్దోజనం అని ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాం చేసుకొని దేవుడికి నైవేద్యం పెడుతూ ఉంటాం ఎప్పుడూ నిత్యము పండగలు ఏదో ఒక పండగ వస్తూ ఉంటుంది మాకు ఇక్కడ పాడేరులో మోదకండం పండుగ చాలా విశిష్టమైనది అది పండుగ అన్న చాలా నిష్టగా చేసుకుంటాము గట్టాలు పెట్టుకొని ఉపహారాలు పెట్టుకొని అన్ని పండుగలు బాకంగా ఆ పండగ బాగా చేసుకుంటాం చుట్టాలు బంధువులు ఆ పండుగలకే ఎక్కువ మంది వస్తారు చాలా సాంప్రదాయకంగా పద్ధతిగా ఆ తల్లి అంటే ఇష్టపూర్వకంగా మొక్కులు తి మొక్కులు కూడా మొక్కుకొని ఆ మొక్కులు మనం అనుకున్న పని నెరవేరిస్తే మనం ఆ పండగ చేసుకుంటూ ఉంటాము చాలా ఇష్టమైన దైవము చాలా బాగుంటుంది ఎక్కడెక్కడ నుంచో వచ్చే మొక్కులు కోరుకున్న కో కోరికలు తీరుతాయి ఆ వాళ్ళొచ్చి పండుగలు చేసుకుని వెళుతూ ఉంటారు ఆ తల్లి ఊరికి చాలా దైవం ఉన్నతమైన దైవం ఆవిడ ఆశీర్వచనములోనే ఇ ఇక్కడ పాడేరు ప్రజలందరూ చల్లగా జీవిస్తూ ఉంటారు ఇంకా పెళ్ళిళ్ళు అవి అంటే ఉంటాయి పెళ్ళిళ్ళో కూడా బోలెడు సాంప్రదాయాలు ఉంటాయి అలక శిలలని వారింపులని ఏవో ఇంకా పద్ధతులు ఉంటాయి ఆడపడుచు లాంఛనాలని ఇంకా రకరకాలు ఉంటాయి కొన్ని కొన్ని కుటుంబాలలో కొన్ని కొన్ని కులాల్లో కొ సాంప్రదాయాలు పద్ధతులు వేరే వేరేగా ఉంటుంది ఎవరికి తగిన ఆచారం ప్రకారం వాళ్ళు చేసుకుంటారు ఎవరి సాంప్రదాయం ప్రకారం వాళ్ళు చేసుకుంటారు